అయితే నా దగ్గర అనేకమైనటువంటి పుస్తకాలున్నాయి అంటే రామాయణం మహాభారతం స్వతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మంచి మంచి కథలు ఇలా అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అంటే మొదటి నుంచి వాటిపైన ఇష్టం కారణంగా వాటిని సేకరించడము లేక కొనడము అనేటువంటివి జరుగుతూ ఉండేది ఇలా అనేక సందర్భాల్లో అనేకమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులని కలసినప్పుడు వాళ్ళ ద్వారా పుస్తకాల సేకరించుకోవడం జరిగేది